మేము ప్రతీ సంక్రాంతికి మా ఊరుకు వెళ్తాము అయితే మా ఊరిలో

ఆ కోడి పందాలు ఒక ఊరి మళ్ళీ ఇంకొక్క ఊరి మధ్యలో మధ్య పందాన్ని పెడతారు అక్కడ వాళ్ళు డబ్బులు కూడా పందానికి పెడతారు వా అక్కడ ఏ చాలా మంది ఉంటారు జనాలు మొత్తం జనాలు ఉంటారు రెండు కోడికి ఒక కోడికి ఇంకొక కోడికి మధ్య పందెం పెడతారు అది చూడడానికి చాలా బాగుంటుంది నేను మా కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి ఎ ప్రతీ సంక్రాంతికి ఊరు వెళ్తాము సంక్రాంతి వచ్చినప్పుడు అయితే కోడి పందాలు ఇవే కదా స్పెషల్ సో మేము అందరం వెళ్తాము వెళ్ళి ఆ కోడి పందాల్ని చూసి ఎవరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో అని ఫుల్ ఎదురు చూస్తూ ఉంటారు లాస్ట్కి ఏ ఊరు గెలిచినా కూడా ఆనందించాలి కదా